నేను ఈ మధ్య సోనోవిజన్లో వాషింగ్ మెషిన్ కొనుగోలు చేశాను నేను వాషింగ్ మెషిన్ కోసం ఐఫ్బీ కంపెనిని ఎంచుకున్నాను వాషింగ్ మెషిన్ చాలా బాగుంది దానిలో కొత్త కొత్త ఫీచర్స ప్రవేశ పెట్టారు అందులో స్టీమ్ వాష్ ఒకటి దాని వలన బట్టలు చక్కగా ఆవిరికి ఉతకడం జరుగుతుంది దాని వలన క్రిములు అవన్నీ సంహరించబడతాయి ఎందుకంటే ఈ మధ్య కరోనా అని అదని వ్యాధులు ప్రబలుతున్నాయి కాబట్టి వాళ్ళు స్టీమ్ వాష్ని ప్రవేశ పెట్టారు అది చాలా బాగుంది నేను అయితే చాలా సంతోషంగా ఉన్నాను ఆ స్టీమ్ వాష్ వలన పిల్లల బట్టలు బయట నుంచి వచ్చినవి ఇవన్నీ దీని వల్ల ఏంటంటే మురికి మురికి పోతుంది క్రిములు కూడా ఆవిరికి వాష్ అవ్వడం వల్ల చనిపోయి క్రిములు చనిపోతున్నాయి కాబట్టి చాలా బాగుంది